నా ఫోన్లో కెమెరాలతో రీల్స్ గాని షార్ట్స్ కాని తీయడానికి చాలా కష్టం అవుతుంది అది కరెక్టుగా రావడానికి ఆ పాటకి మనం చేసే దానికి ఒకదానికి ఒకటి అనుసంధానం అవ్వడానికి వేరియేషన్ అనేది టైమ్ మ్యానేజ్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఫోటోలు తియ్యడం అంటే చాలా చాలా సులువైన పద్ధతి అదే విధంగా అంటే మంచి మంచి ఫోటోలు తీసుకుని దానికి తర్వాత మనం మంచిగా లేకపోతే దాన్ని ఎడిట్ చేసుకోవడం అనేది చేసుకుని దానికి తగినన్ని తగినంత విధంగా మనం చేసుకోవచ్చు అదే ఇలా రీల్స్ షార్ట్స్ తియ్యడం చాలా కష్టంగానే ఉంటుంది ఫోటోలు తియ్యడం చాలా మంచిది